నేను వండిన వాటిల్లో మా ఆయనకి చికెన్ అంటే చాలా ఇష్టం అయితే నేను వండినట్టు నేర్చుకోవాలి అని ఆయన అనుకున్నారు ఆయనకి దగ్గర ఉండి కూర్చోబెట్టి ఇట్లా ఏలా చేయాలి ఇలా చేయాలి అని నేను దగ్గర ఉండి నేర్పించాను ఎలా నేర్పించాను అంటే నేను చేసినట్టుగానే ఫస్ట్ ఉల్లిపాయలు తురిమి ఆ తరువాత నూనెలో డీప్ ఫ్రై చేసాను ఉల్లిపాయలు నల్లబడ్డాక నల్లగా అయ్యాక డీప్ ఫ్రై అయ్యాక నూనె అందక నూనెలోకి వెళ్ళి ఎల్లిపాయలు తీసి పక్కనబెట్టాను ఆ తరువాత చికెన్ ఒక గిన్నెలో వేసి ఉప్పు కారం మసాలా అంత చికెన్కి పట్టించి కాస్త పెరుగు కూడా పట్టించి ఈ ఉల్లిపాయలని ఏవైతే నేను డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయలు ఉన్నాయో వాటిని ఆయన చేతితోనే ఆ చికెన్కి అంతా పట్టించి కడిగిపించినా కలిపించినా అది మొత్తం కలిపి ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు నానింది నానక ఆ పదిహేను ఇరవై నిమిషాల తరువాత చికెన్ నానినాక దగ్గర ముకుడు పెట్టించి దగ్గర ఉంది నూనె పోయించి మిర్చీలు రెండు మూడు కోసి కట్ చేసి అందులో వేసి ఉప్పు కారం అవన్నీ వేసి ఉప్పు కారం అంటే చికెన్కు పట్టించకపొతే ఇండ్ల వేయచ్చు తక్కువ అయినట్టు అనిపిస్తే వేసి మళ్ళీ చికెన్ అందులో వేసి మరిగించుకున్నాను మగ్గించాక కొత్తిమీర వేసి దింపేసాను అది చూడటానికి ఎంత ఆయనకు ఎంత నచ్చిందంటే దాని టేస్ట్ అంత నచ్చింది చికెన్ అట్లా కలిపి దాన్ని డైరెక్ట్గా ఉడికించుకుంటే ఆ వచ్చే ఆ టేస్టే బాగుంటుంది మనం డైరెక్ట్ కొందరు మూకుడులో వేసి నూనె పోసి తరువాత చికెన్ వేసి ఉప్పు కారం వేస్తారు అట్ల దానికంటే డైరెక్ట్గా చికెన్కి ఉప్పు కారం మసాలా నూనె అవన్నీ వేసి కలిపిపెట్టి డైరెక్ట్ గిన్నెను స్టవ్ పైన వెట్టి దాన్ని అట్లనే ఉడకనిస్తే ఆ వచ్చే టేస్ట్లో ఆ టేస్టే వేరే ఉంటుంది అలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది